భారతీయ సంస్కృతి అనేది చారిత్రాత్మకంగా కళలకు సాహిత్యానికి నృత్యానికి శిల్పాలకు సంగీతానికి పెట్టింది పేరు అయితే ఆధునిక డిజిటల్ యుగంలో ఈ సాంప్రదాయ కళలు కోల్పోతున్న ప్రాముఖ్యతను గమనించాల్సిన అవసరం ఎంతైనా ఏర్పడింది భారతదేశంలోని ప్రతీ రాష్ట్రం తనదైన ప్రత్యేక కళా సంపదను కలిగి ఉంది కలంకారి మధుబని వార్లి చిత్రకళ ఓడిశాలోని పట్ట చిత్ర శిల్ప కళలు కూచిపూడి భరతనాట్యం వంటి నృత్య రూపాలు మృదంగం వీణ వంటి సంగీత సాధనలు అన్నీ భారతీయ విశిష్టతను చాటుతాయి ఇవి దేశ చరిత్ర ఆధ్యాత్మిక జీవన విధానాన్ని ప్రతిబింబిస్తాయి అయితే ఇప్పటి తరం యువత మెరుగైన టెక్నాలజీ సోషల్ మీడియా ఆన్లైన్ వినోదం వైపు ఆకర్షం అవుతుంది దీనివల్ల సాంప్రదాయ కళల పట్ల ఆసక్తి తగ్గుతుంది చాలామంది హస్త కళాకారులు మట్టి బొమ్మల తయారీదారులు చెక్క శిల్పాలు జీవనోపాధి కోల్పోతున్నారు వాళ్ళ కృషికి గౌరవం తగ్గుతుంది ప్రభుత్వ సంస్థలు వ్యక్తులు కలిసే భారతీయ కళలను సోషల్ మీడియా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వెబ్సైట్ల ద్వారా ప్రపంచానికి పరిచయం చేయాలి పాఠ స్థా పాఠశాల స్థాయి నుంచి పిల్లలకు భారతీయ కళలపై అవగాహన కల్పించేలా పాఠ్యంశాలు ఉండాలి స్థానిక కళాకారులకు రుణాలు శిక్షణ కార్యక్రమాలు ప్రదర్శనలు ఏర్పాటు చేసి వారిని ప్రోత్సహించాలి కళలతో కూడిన పర్యాటక ప్రణాళికలు రూపొందించి ఆయా గ్రామాలను కళా కేంద్రాలుగా తీర్చిదిద్దాలి యువత స్వచ్చందంగా కళాకారుల వద్ద నుండి నేర్చుకోవడం వాటిని గుర్తించడంలో ముందుండాలి ప్రపంచంలో భారతీయ కళలకు గౌరవం గుర్తింపు మరింత పెరగాలంటే మనమే మొదటిగా వాటిని గౌరవించాలి స్థానిక కళాకారులను గుర్తించి డిజిటల్ ప్రపంచంలో వారిని స్థానం కల్పించడం ద్వారా మన సాంప్రదాయాన్ని భవిష్యత్తుకు అందించవచ్చు